తెలుగు భాషకు ఎంతో గొప్పతనాన్ని చేకూర్చిన కవులలో నన్నయ తిక్కన ఎర్రన గోపన్న భద్రాచల రామదాసు అని పిలవబడును గుర్రం జాషువా శ్రీశ్రీ వంటి మహాకవులు ప్రముఖలు వీరందరిలో కూడా నన్నయ తిక్కన ఎర్రప్రగడ కలసి ఆంధ్ర త్రయంగా ప్రసిద్ధి చెందారు వీరు తెలుగు మహాభారతంను రాయడం ద్వారా తెలుగు భాషకు గొప్ప స్థానం కల్పించారు నన్నయ తెలుగు కవిత్వ పితామహుడు నన్నయ బట్ట తెలుగు భాషకు శాస్త్రీయతను అందించిన మహాకవి కేవలం కవిత్వాన్ని మాత్రమే కాకుండా సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి భాష అభివృద్ధికి బాటలు వేేశారు నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతం తెలుగు సాహిత్యంలో ప్రథమ కావ్యంగా పేరు పొందింది తెలుగు భాషకు ఒక శాస్త్రీయ నిర్మాణం తీసుకురావడం ద్వారా ఆయన తెలుగుకు ప్రాముఖ్యతను అందించారు తిక్కన తెలుగును ప్రజా భాషగా మార్చిన మహాకవి తిక్కన తన రచనల ద్వారా తెలుగు భాషను మాండలిక భాష నుండి లౌకిిక భాషగా మారుస్తూ శిల్పి తక్కనన్నగా ప్రసిద్ధి పొందారు ఆయన తెలుగు మహాభారతానికి కొనసాగింపుగా అరవ్యత కథలను పూర్తి చేశారు తిక్కన తెలుగు కవిత్వానికి కొత్త వరవడిని అందించింది భాషను మరింత అందంగా తీర్చిదిద్దారు భద్రాకళరామదాసు భక్తి కవిత్వ దర్శనికుడు భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఎర్రల గోపన్న భక్తి కవిత్వానికి ఒక కొత్త రూపాన్ని తీసుకువచ్చారు భగవంతుని మహిమను తెలుగు కవిత్వంలో ప్రతిబింబిస్తూ ఒక ఉద్యమాన్ని తెలుగు భాషలో మరింత బలపరచారు ఆయన రచించిన కీర్తనలు భోజనలు భక్తి భావాన్ని పెంచి భాషను సులభవితం చేశారు